హలో నమస్తే అండి చెప్పండి ఓకే అండి ఓకే మేడం ఎలాంటివి అంటే మొత్తం ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ అన్నీ కావాలా

ఓకే అండి ఓకే మేడం టీపా ఓకే ఓకే మేడం ఉంటుంది మేడం మ్యాట్రెస్ కూడా ఉంటుంది

ఇన్స్టాలేషన్కి వచ్చేసాడు మీరు చూసి ఏ సైజ్ అని మా వర్కర్ వచ్చి చూస్తారు సైజు ఏ సైజు అని చూసి ఆ సైజు తగ్గట్టు వాళ్ళే ఇన్స్టాలేషన్ చేసి వెళ్తారు మేడం మీరు షోరూంకి వచ్చి మీకు ఏ ఏ డిజైన్స్ కావాలి ఏ ఏ సైజు కావాలి అని చెప్పేసి మీరు నాకు చెప్పేసి వెళ్ళారంటే కబోర్డ్స్ సైజ్కి మీతో పాటు వస్తాడు ఒక మనిషి మొత్తం వాళ్ళు సైజ్ చూసుకొచ్చి మరుసటి రోజు వచ్చి ఇన్స్టాలేషన్ చేసి వెళ్ళిపోతారు మేడం ఇన్స్టాల్మెంట్స్లో కూడా పే చేయొచ్చు మేడం మీరు ఒక డౌన్ పేమెంట్ లాగా కొంచెం పే చేశేసారంటే మిగతాది తరువాత మంత్లీ మీరు కొంచెం కొంచెం పే చేసుకున్నా పర్వాలేదు ఇంట్రెస్ట్ అయితే ఏమి లేదు ఓకే మేడం ఓకే మేడం తప్పకుండా రేపు షోరూమ్కి వచ్చే ముందు కాల్ చేసి రండి నేను అవైలబుల్లోనే ఉంటానండి ఓకే మేడం థ్యాంక్ యూ